నేను ఇప్పుడు ఉన్న మొక్కల నుంచి మరిన్ని మొక్కలు తయారు చేయడానికి నేను అనేక రకాల మెలుకువలని ఉపయోగిస్తూ ఉంటాను వాటిలో కొన్నిట్లని మనం తెలుసుకుందాం ఒకటి విత్తనాల ద్వారా రెండు వేర్లు ద్వారా మూడు కొమ్ముల ద్వారా నాలుగు కోత ద్వారా మనం అందులో ఒకటో దాని గురించి తెలుసుకుందాం విత్తనాల ద్వారా మొక్కలు యొక్క పునరుత్పత్తి కణాల మనం విత్తనాలకు నాటడం ద్వారా కొత్త మొక్కల్ని పెంచవచ్చును ఇంకా వేర్ల ద్వారా వేర్ల ద్వారా కొన్ని మొక్కలు వేర్ల ద్వారా కూడా పునరుత్పత్తి చేయొచ్చు మనం వేర్ల నాటడం ద్వారా ఆ కొత్త మొక్కలు మళ్ళీ వేరే స్థానంలో పెరగడం జరుగుతుంది మూడోది కొమ్మల ద్వారా కొన్ని మొక్కలు కొమ్మల నాటడం ద్వారా కూడా పునరుత్పత్తి చేయడం సాధ్యమే నేను అలా ఉన్న మొక్కలు మామిడి చెట్టు మొక్క ఇంకా కనకంబరాలు లేదా ఇంకా ఉంటాయి మన నిత్యం వాడే నా తోటలో ఉన్న మొక్కలు చాలా మురుకు అలా పునరుత్పత్తి ద్వారా వేసినవే ఇంక మనం మొక్కల్ని పెంచడానికి ఈ మెలకువలు వివిధ రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాను ఉదాహరణకు మనం ఆహారం ఔషధం లేదా అలంకార కోసం మొక్కల్ని పెంచవచ్చు మనం మొక్కల్ను వాతావరణ పరిరక్షణ కూడా పెంచుతాను నాకు మొక్కలంటే చాలా ఇష్టం ఇక్కడ కొన్ని నిర్దిష్ట ఉదాహరణల గురించి చెప్తాను తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వ్యవసాయదారులు ధాన్యం కూరగాయలు మరియు పండ్లను పండించడానికి విత్తనాల్ని కొనుగోలు చేస్తారు కొంతమంది వ్యక్తులు పువ్వులు చెట్లు మరియు ఇతర అలంకార మొక్కలను పెంచడానికి కొమ్మల్ను కొద్దలుగా కోసి వాళ్ళ తోటలో పాతుతారు ఇంకా కొన్ని మానవ ప్రాణుల సంరక్షణ కోసం కొంత మంది వ్యక్తులు అటవీ మొక్కలు నాటడానికి ముందుకు వస్తారు ఇలా మొక్కలు పెంచడం చాలా ఉపయోగకరమైనది చాలా మెలుకులతో ఉంది